సర్వర్ ముందుగా నాకు ఒక కాఫీ కాఫీ కావాలి చక్కెర కొంచెం తక్కువగా వెయ్యండి అలాగే బిర్యానీ ఎక్కువ ఘాటుగా ఉండకూడదు ఎక్కువ ఉప్పగా ఉండకూడదు ఇవి రెండూ ముందు పట్టుకురండి తరువాత మంచూరియా ఎక్కువ ఉప్పు వెయ్యకండి కారం కూడా ఎక్కువ వెయ్యకండి ఆర్డర్ తీసుకున్నారా త్వరగా తీసుకురండి